ఏం బాబు జెకేసి రోడ్డుకి వెళ్ళాలి వస్తావా ఎంత తీసుకుంటావు ఐదు వందలు ఎంటి నాన్నా నేను మొన్ననే కదా ఎక్కాను అప్పుడు రెండు వందలే కదా తీసుకున్నావు ఇప్పుడు ఐదు వందలు అంటున్నావు ఎంటి అదే అప్పుడే అది కాదు అది కాదు నాన్నా మొన్న వెళ్ళినప్పుడు రెండు వందలు తీసుకుని రెండు రోజులకి ఆటోను డీజెల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయా ఎంటి బందేలే పోనీ ఎవరూ ఎక్కరా ఎంటి నేను ఒక్కదాన్నే ఎక్కుతానా ఎవరో ఒకళ్ళని ఎక్కించుకుందువుగాని కాని సీటుకి సరిపడిన వాళ్ళని ఎక్కించుకో మరి ఆ ఎక్కించుకుందువుగాని కాని సీటుకి సరిపడిన వాళ్ళని ఎక్కించుకోవాలి మరీ ఎక్కువ మందిని ఎక్కించేస్తే ఎలాగ నువ్వు అది కాదు బాబు ఇప్పుడు చెప్పు నేను ఆరాంగా వెళ్ళాలి నాకు ఎటువంటి చిరాకులు ఉండకూడదు నువ్వు ఎంత తీసుకుంటావు సరే అయితే అడ్జస్ట్ అయ్యి నేను కూర్చోలేను నేను చూసావు కదా బారీ పర్సనాలిటీని నేను ఆ పోనీలే నాకు కాదు నీకు కాదు ఒక మూడు వందలు మూడు వందలు చేసుకో ఇంక మాట్లాడ కూడదు నువ్వు రోజు ఎక్కుతాను కదా ఇప్పుడు యాభైయే కదా అంటావు మరీ అది సంపాదించడానికి ఎంత పని చెయ్యాలో తెలుసా నీకు

సరేలే ఎన్ని సార్లు ఎక్కినా సరే మళ్ళీ నువ్వు ఇలాగే అడుగుతూ ఉంటావు సరే మూడు వందల యాభై తీసుకో పద జెకేసి రోడ్కి వెళ్ళాలి నేను త్వరగా వెళ్ళాలి మరీ నువు నన్ను త్వరగా తీసుకెళ్ళు సరేనా పద